గులాబ్ జాముూన్ జలేబీ కీర్ మైసూర్ పాక్ రసమలై రసగుల్ల గాజర్క హల్వా కలకండ్ బర్ఫీ హల్వా కాజు కట్లి కుల్ఫీ పేడ రబ్డీ మల్పువ బాసుండి కోకోనట్ లడ్డు కాజా